నేను చిన్ననాటి నుండి స్కూల్లో తెలుసుకున్న లేదా చదివిన విన్నా ప్రాచీన మధ్యయుగ కాలంలో భారత దేశంలో ప్రసిద్ధి చెందిన రాజులు చాలామంది ఉన్నారు అందులో మనకి బాగా అక్బర్ కథ తెలిసే ఉంటుంది ప్రతీ ఒక్కరికి ఆయన అంటే చాలా మంది రాజులు న్యాయం చేస్తూనే ఉంటారు కాకపోతే మనం చిన్నప్పుడు నుంచి కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపించిన కథ ఏమైనా ఉంది అంటే మాత్రం ఎక్కువగా అక్బర్ కథలు చాలా నవ్వుతూ ఉన్నా సరే బాగుండేది అందులో నీతి కూడా చాలా ఎక్కువగా ఉండేది అలాగే భారత దేశంలో ఎక్కువగా నేను ఎక్కువగా ఆకర్షణ చెందింది అయితే అతని బుక్స్ మాత్రమే ఎక్కువ అంటే చాలా మంది రాజులు ఉంటారు కాకపోతే మనం నా చిన్నప్పటిలో ఎక్కువ అక్బర్ కదా ఇంకా చాలా మంది రాజుల కోసం చెప్పేవారు కాకపోతే మేము ఎక్కువగా విన్నది అయితే అక్బర్ కథలు మాత్రమే ఆయన చెప్పి ప్రతీ ఒక్క మాట కూడా మనం తీసుకుంటే ఆయ ఇప్పుడు కూడా మనం బాగుపడే విధంగానే ఉంటుంది కాకపోతే కొంతమంది తీసుకోరు కొంతమంది తీసుకుంటారు నేను తీసుకున్నాను నేను ఎక్కువగా చదివిన బుక్ అయితే అదే